ఆ చెప్పమ్మ ఆ తప్పకుండా అమ్మ రా కూర్చో ఆంధ్రప్రదేశ్లో చాలా సాంస్కృతిక కళలు అలాగే ప్రసిద్ధిగాంచినవి చాలానే ఉన్నాయమ్మ అందులో నీకు బాగా ప్రసిద్ధిగాంచినవి ఏంటంటే ముందుగా వచ్చేసి చెప్తారు కదమ్మా అది ఏంటి కొయ్య బొమ్మల తయారు చేస్తారు మా ఆంధ్రప్రదేశ్లో కొయ్య బొమ్మలతో పాటు మట్టి గాజులు కూడా తయారు చేస్తారు ఆ కొండల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి మట్టి గాజులు కూడా తయారు చేస్తారు అవి ఎంతో ఒంటికి కూడా వేసుకోడానికి మంచిదని ప్రజలు అంటారు అలాగే పెయింటింగ్ పెయింటింగ్ ఒకటే బాగా ఫేమస్ అమ్మ మన ఆంధ్రప్రదేశ్లో పెయింటింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమంది బ్రషులతో వేస్తారు కొంతమంది చేత్తో వేస్తారు ఇలాంటివి కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మట్టి బొమ్మల తయారీ కూడా మా ఆంధ్రప్రదేశ్లో మంచిగా ప్రసిద్దిపొందింది అలా మీకు ఎప్పుడైనా దారిలో ఏమైనా కనపడ్డాయా అమ్మ ఇలాంటి బొమ్మలు చాలా ఒక రకం కాదమ్మ మీకు దేవుడి బొమ్మల నుంచి మొదలుపెట్టి పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకునే బొమ్మలు లేకపోతే మీ ఇంట్లో పెట్టుకునే డెకరేట్ చేసుకొనే వస్తువులు అలంకరణకి ఇలాంటివి కూడా మీకు మట్టితో చేస్తారు చాలామంది ఇంకా ఉన్న కళలు ఏంటంటే నాట్య కళలు కూడా ఉంటాయమ్మ కూచిపూడి లేకపోతే భరతనాట్యం ఇలాంటివి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ నేర్చుకుని ఆ చాలా ప్రసిద్దిగాంచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నీకు ఇలాంటి కళలు గురించి చెప్పాలంటే కొండల్లో వాళ్ళు ఉంటారు కదా అమ్మ కోయ్యోళ్లు అంటారు అక్కడ అక్కడ నుంచి కూడా మనకి కొన్ని వస్తువులన్ని వస్తూ ఉంటాయి వాళ్ళు కొమ్మల నుంచి కొట్టి అక్కడ తయారు చేసే కొన్ని వస్తువులు కూడా మనకి బాగా ప్రసిద్ధిగా అమ్ముడుపోతాయి ఇక్కడ ఇంకా కొన్ని కళలు అంటే ఏం చెప్పాలమ్మ ఇంకా ఇంకేం ఉన్నాయి నీకు ఏవన్నా తెలుసా మీ స్నేహితులు అలాంటి వాళ్ళు ఏమైనా చెప్పి ఉంటారు కదా

అదే అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ కనబడతాయి కదా ఉంటేనే చెప్పమ్మ లేదంటే

అదేలేమ్మ ఇంకా ఈ ప్రస్తుతానికి అయితే ఇవి అమ్మ అంటే పెయింటింగ్ ఒకటే మట్టి బొమ్మలు సా సాంస్కృతిక కళలు అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జాతర జరిగినా లేకపోతే ఏదైనా హిందూ ధర్మానికి తగిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ కోలాటం అనేది అందరూ ఆడతారమ్మ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కోలాటం అనేది ఆడటానికి ముందుకు వస్తారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇలాంటివి కూడా ఉంటాయి ఇంకా మీకు కళలు అంటే సర్కస్ సర్కస్ కూడా బాగుంటుందమ్మ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ సర్కస్ చేసే ఆ కళలు కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే కరాటే ఇలాంటివి కూడా నేర్చుకున్నారమ్మ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇది కూడా చాలా ఈ రాష్ట్రంలో నేర్చుకోవాలి అదే ఈ రాష్ట్రంది కాకపోయినా ఆ కళ ఇక్కడ నేర్చుకుని ఇక్కడకు వచ్చి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మ అమ్మ ఇదిగో అమ్మ మరి ప్రస్తుతానికి నాకు తెలిసిన మట్టుకైతే ఇవి నేను నీకు చెప్పాను ఇంకా కొంచెం నువ్వు అలా ముందుకు వెళ్తే నీకు ఇంకా ఆ పురాతన వస్తువులు ఏవైనా లేకపోతే కొంచెం పెద్దవారిని అడిగినా కొంచెం నీకు వివరంగా చెప్తారమ్మ జాగ్రత్తగా వెళ్ళమ్మా